హలో

హలో వినిపిస్తుందా నాకు అంతా ఐడియా లేదు ఏమి నాకు ఈ గోల్డ్ ఇవన్నీ ఎక్కువ నేను కొనను మేము ఎక్కువ అయితే గోల్డు లలిత్ లలిత జ్యువెలరీ అని ఫేమస్ కదా అక్కడ అక్కడ బాగుంటుంది ఏమో మరి అక్కడ కొని చూడు ఏమి కొనాలని అనుకుంటున్నావు

చేయనా అంటే ఎన్ని తులాలు రెండు తులాలు అంటే మొత్తం క్యాష్తోనా ఇంకా ముందు ఏమన్నా గోల్డ్ ఉందా అది పెట్టి కొన్నారా ఏమన్న కొనలేదా అవునా

ఈ అంతా ఐడియా లేదు మాములుగా అంతు ఉండదు అది అరవై వేలు తులమ అయితే అరవై వేలు నడుస్తుంది ఏమో ఇప్పుడు

నాకేం తెలియదు అదే నీకు ఐడియా లేదా అవునా నేను కూడా ఎక్కువగా కొనను కాబట్టి నాకు కూడా అంత ఐడియా లేదు దీని గురించి అయితే ఒకవేళ కొనాలంటే ఆ లలిత జ్యువెలరీ ఫేమస్ కాబట్టి అక్కడికి వెళ్ళి తీసుకో ఒకవేళ ఫస్ట్ టైం ఉంటే ఏమన్న ఇప్పుడు కాకుంటే సీజన్లో ఇట్ల ఆషాడమాసం అట్ల అంటరుగా ఆ టైంలో వెళ్తే డిస్కౌంట్ కూడా ఉంటుంది ఏమో ఆ టైంలో వెళ్ళి కొంటే బాగుంటుంది ఏమో ఆ తక్కువ ప్రైజ్లో అదే మన మనీ కూడా సేవ్ అవుతుంది కదా ఆ టైంలో వెళ్ళి కొనుక్కుంటే

వెళితే మరి అక్కడ వెళ్ళు హైదరాబాద్లో నా అంటే హైదరాబాద్లో ఉన్నాను అనే కానీ ఎగ్జాట్లీ లొకేషన్ తెలియదు నాకు నాగోల్ నేను అడ్వటేజ్మెంట్లో చూసి చెప్తున్న ఇట్లా చెప్తుర్రు కానీ అంత అడ్రెస్ అది ఇది అబ్జ్ర్వ్ చేయలేదు నేను సరే మరి